రండమ్మ చెప్పండి ఏంక విజయా ఏ క్లాస్ చదువుతున్నాడండి మీ అబ్బాయ్ చెప్పండి మ్యాడం చెప్పండి ఆహా ఇప్పుడు సెలవులడుగుతున్నారేంటండి మీకు మీ అబ్బాయి మీకా డైరీ ఏం చూడలేదండి రోజు రాసే డైరీ సంతకం పెడతన్నారు కదా మీ అబ్బాయికి వచ్చేవారం వచ్చేవారం అంటే అదే పది రోజుల్లో యూనిటు త్రీ ఉంది చూసారా మీ ఇంటి దగ్గర చదివించుకునేది కాదండి ఇప్పుడు క్లాసులు మిస్ అయిపోతే మీ అబ్బాయికి ఏ ఏది చదవాలో కూడా నోట్స్లో లేకుండా మీరెలా చదివిస్తారనేది నోట్స్ అనేది కూడా ఉండాలి కదా టీచర్ రాసిన బోర్డు మీద రాసింది మీ అబ్బాయి రాసుకోవాలి మీ మీరు దగ్గరకొచ్చాక ఇలా తిరగడం అనేది కరక్ట్ కాదని నేననలేను గానండి మీరు జాగ్రత్తలన్నీ మీరే తీసి పైగా మీ అబ్బాయికి మొన్న మళ్ళీ తక్కువ మార్కులు వచ్చాయని పేరెంట్స్ మీట్లో మమ్మల్ని అనకూడదు కదా ఎక్కడికెళ్తున్నారండి మాములుగా నా నాలురోజులడుగుతున్నారు అరకు ఎలా మొత్తం ఫ్యామిలీ అందరు వెళ్తున్నారండి మరీ

నేను ఆయన్నే అడుగుతున్నానండి అదే మీరు చెప్పారా లేదా అసలా ఆల క్లాస్ సార్కి తెలుసా లేదా నా దగ్గరికి వచ్చారని నేనడుగుదామనుకున్నాను ఇప్పుడు ఒప్పుకోవడం కాదండి మీ అబ్బాయి చదువనేదే కదా కొంచుం వెనకబడతదనే కదా మా బాధ అంతకు మించి ఏం కాదు మీ అబ్బాయి ఇప్పుడు జరిగే ఈ వారం రోజుల క్లాసులు కూడా కొంచుం కీలకం అండి అంటే అన్ని టెస్ట్లు ప్రతిది ఒక్క సబ్జెక్టు యొక్క మాస్టర్ వచ్చి రోజు రోజు వారి టెస్ట్లు పెడుతన్నారు మీరు చూసారో లేదో టెస్ట్ పేపర్లు కూడా మీ ఇంటికి పంపిస్తున్నారు కూడా రోజు ఏమేమేం పెట్టారని మరి అలా ఈ టెస్ట్లు మిస్ అయిపోయి టెస్ట్లు వదిలేసాడనుకోండి మీ అబ్బాయి కొంచుం తగ్గినట్టే కదండి మరి చదువులో ఇవి రాయకపోతే గనుక యూనిట్ టెస్టులనేది కొంచెం మార్క్లనేది తగ్గుతాయి తగ్గినకాన్నించి ఏమవుతుంది ఇలా మీరు ఊర్లెళ్ళారు అలా పక్కనపెట్టే పక్కన పెట్టేస్తే మీకు చదువు చెప్పేవారు బాగా చెప్పలేదని మీరనుకుంటారు సరేనండి వెళ్ళండి మరి మీ అబ్బాయి మాత్రం వచ్చాకయినా రెండు రోజులు ఇంటి దగ్గర కూర్చోబెట్టి మీరే చదివించాలి లేదు పర్మిషన్ అంటే మీరు లెటర్ రాయాలండి లెటర్ రాసి వాళ్ళ వాళ్ళ క్లాస్ సార్కి ఇవ్వండి లెటర్ రాసి వాళ్ళ క్లాస్ సార్కిస్తే మీ సంతకం కూడా పెట్టండి మీ అబ్బాయి మీ అబ్బాయి ఎలాగ పేరుంటుంది కాబట్టి మీరే సంతకం పెట్టండి సరే అండి